హలో మ్యాడం చెప్పండి మేము నా పేరు పద్మావతి అండి నేను మీ కాలేజీలోని ఇంజినీరింగ్ కోసము ఇంజినీరింగ్ అప్లై చేసానండి ఇంజినీరింగ్ చెయ్యడం కోసం అప్లై చేసానండి మాకు ఇంటర్ పర్సెంటేజ్ సెవెంటీ సిక్స్ పర్సెంటేజ్ వచ్చిందండి అయ్యానండి

సెవెంటీన్ తౌజండ్ ర్యాంక్ వచ్చిందండి మాది ఓసి అండి మాది ఫీజు రీయెంబర్స్మెంట్ ఉంటాయా మ్యాడమ్ మీ కాలేజీలో ఫీజు రీయింబర్స్మెంట్ కాలే ఉంటుందా మేము ఫీజ్ కడితే సరే మ్యాడం అది అంటే మనకి ఏ కోర్స్ ఏవి వస్తాయండి ఇంజినీరింగ్లో మాకు ఏవేవి అంటే ఈసిఈ తీసుకుందామనుకుంటున్నాను దానికి అది మాకు వస్తుందా రాదా మా క్యాస్ట్కి వస్తుందా రాదా సరే మ్యాడం త్యాంక్ యూ మ్యాడం త్యాంక్ యూ ఓకే